నేను ఎడిటింగ్ మరియు రివిజన్లను ఇలాంటి ప్రక్రియ లేకుండా కేవలం ప్రవాహంతో వెళ్తాను దానికోసం ఇంతకు ముందు ఒక కోర్సులో తీసుకున్నాను ఆ కోర్స్ని జాయిన్ అయ్యాక దాని పద్ధతిని అనుసరించి నేను ప్రస్తుతం ఎడిటింగ్ని చేస్తున్నాను